డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం నేను చిన్నప్పటి నుంచి మాల్ స్కూళ్ళల్లో కాని కాలేజీలల్లో కాని ప్రతి డ్యాన్సింగ్ ప్రోగ్రాంలో ఒక పార్టిస్పేషన్ చేస్తుండేది ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు ప్రస్తుతం నా పిల్లల నేర్పిస్తున్నాను ఎందుకంటే ఏదైనా చూస్తే పిల్లలు ఈజీగా నేర్చుకోవాలి ఏది రాదు అనకుండా నేను డ్యాన్సింగ్ పైన ఎక్కువ ఫోకస్ పెడుతుండేది మా పిల్లలు కూడా ఎంతో బాగా డ్యాన్స్ చేస్తుంటారు ఎందుకంటే నా కూడా డ్యాన్స్ నేర్పించాలని వేరే క్లాస్ నేర్పించాలని ఉంది కాని అంత స్తోమత లేక ప్రస్తుతం నా వారికి అంటే నేను నా పిల్లలు నా కోసిస్టర్ వాళ్ళ పిల్లలకి వారికి డ్యాన్స్ని నేర్పించగలాను కానీ వాళ్ళు నేర్చుకున్నప్పుడు వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న చేతులు ఆ స్టెప్స్ అవెంతో క్యూట్గా ముద్దుగా ఉంటాయనమాట వాళ్ళకి ఆ స్టెప్స్ రాకపోయినా వాళ్ళు వాటిపైన చూపించే ఇంట్రెస్ట్ వాటిని చాలా అద్భుతంగా చేశారు ఎందుకు వాళ్ళు చేసన్న చిన్న చిన్న క్యూట్నెస్ చాలా స్మార్ట్ అనిపిస్తాయి నేను వాళ్ళకి అది నేర్పిస్తుంటా యాస్ ఇట్ ఈస్ వాళ్ళు చేయలేకపోయినా కూడా ప్రయత్నిస్తున్నారు కదా దానికి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అలాగో స్కూల్ ఫంక్షన్స్లలోలో స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఏదనా డాన్స్ నేర్పించే ముందు నేను ఒకసారి నేను కూడా ఇంట్లో మా పిల్లలకు రిహార్సల్ చేయించి పంపిస్తాను దానివల్ల వాళ్ళకి కూడా కొంచెం ప్రాక్టీస్ ఎక్కువగా ఉండి మళ్ళీ స్టెప్స్ మర్చిపోకుండా ఈజీగా డ్యాన్స్ చేయగలుగుతారని ఒక చిన్న ఒపీనియన్తో నేను వాళ్ళకి నేర్ నేర్పిస్తూ వాళ్ళు నేర్చుకునేలా చేస్తాను టీవీలో కూడా ఏదైన్నా షో జరిగినప్పుడు వాటికి సంబంధించిన ఏదైన్నా డ్యాన్స్ మూమెంట్ న్యూగా అనిపిస్తే ఇలా చేయండి ఇలా చేస్తూంటే మీకు ఇది ప్రాక్టీస్గా ఉంటుంది ఇది వస్తుంటుంది అని నేను వాళ్ళకి ఈజీగా చూపిస్తాను దానికి మా పిల్లలు కూడా సరిగ్గా అలాగే చేస్తారు అంతే హ్యాపీగా అనిపిస్తుంది ఆ టైంలో వాళ్ళ చిన్న చిన్న స్టెప్స్ను వాళ్ళు బాగా గుర్తు పెట్టుకోొని చేస్తుంటే చాలా ఖుషి వస్తుంది ఎందుకంటే నేను నేర్పించిన డ్యాన్స్ కంటే వాళ్ళు చేస్తున్న లిటిల్ లిటిల్ చిన్న చిన్న అంత క్యూటేస్ట్గా అనిపిస్తుంటాయి కాబట్టికి ఆడైనా సరే వాళ్ళకి రాకపోయినా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఎలాగైనా రావాలి నేర్చుకోవాల నా ఇంట్రెస్ట్తోటి చాలా బాగా డ్యాన్స్ నేర్చుకుంటు వాళ్ళు వాళ్ళు చేసే దాన్ని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఏస్తుంటది ఆట అనిపించిన కూడా టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేసి చేసి చేసి వాళ్ళు ఈజీగా డ్యాన్స్ చేసేలా చేస్తారు వాళ్ళు చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది నా కూడా చాలా ఇష్టం థ్యాంక్యు అండి